నాకు తెలిసి మూడు రకాలు బీమ బీమా కంపెనీలు ఉన్నాయి ఫస్ట్ది ఏంటీ అంటే పీఎం ఎస్బీవై అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఇది సంవత్సరానికి ఇరవై రూపాయలు క కడితే మనకు ఏదో విధంగా యాక్సిడెంట్ అయినా అయ్యేటప్పుడు వాళ్ళు వాళ్ళ నామినీకి రెండు లక్షలిస్తారు ఇంకొకటి పీఎం జేజేబీవై ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఈ స్కీం ఏంటంటే మనము నాలుగు వందల ముఫై ఆరు రూపాయలు కట్టాలి ఇది ఏ విధంగా అనారోగ్య సమస్యతో చనిపోయినా లేదా వేరే విధంగా చనిపోయినా అది పద్దెనిమిది సంవత్సరాలనించి యాభై సంవత్సరంలోపు చనిపోయిన మనకు డబ్బులు అనేది ఇస్తారు ఇంకొకటి ఏంటి అంటే ఏపివై అట్లా పెన్షన్ యోజన ఇదొక స్కీం అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక సంవత్సరం లోపు కట్టాలి మనకి అరవై ఒక సంవత్సరం తర్వాత పెన్షన్ అనేది ఇస్తారు